మన కాకినాడ జిల్లాలో కొన్ని ప్రధానమైన స్థానిక సమాచార మార్గాలు ఉన్నాయి కాకినాడ జిల్లా ఈ స్థానిక సమాచారాల మార్గానికి మూలము అందులో మనం ఎక్కువగా వాడేది టెలివిజన్ కాకినాడ జిల్లాలో అనేక ప్రధాన టెలివిజన్ ఛానళ్ళు ఉన్నాయి టెలివిజన్లో స్వతంత్ర టీవీ ఇంకా టీవీ ఫైవ్ ఇంకా చాలా తెలుగు ఛానళ్ళు మనకు అందుబాటులో ఉన్నాయి ఈటీవీ వంటివి మనకి మంచి కార్యక్రమాలని ప్రదర్శిస్తూ ఉంటాయి ఇంకా స్థానిక వార్తలు రావడానికి కాకినాడ జిల్లాలో స్థానిక టెలివిజన్ ఛానళ్ళు ఉన్నాయి ఇంకా వార్తా పత్రికలూ ఈ వార్తా పత్రికలూ కాకినాడ జిల్లాలో చాలా ఉన్నాయి ఇందులో ప్రధానంగా పత్రికలూ స్వతంత్ర ఇంకా ఆంధ్రప్రభ ఈనాడు వంటివి చాలా ఉన్నాయి ఇవి మనం లైబ్రరీకి వెళ్లి చదువుకుంటాము ఇంకా ఆన్లైన్ వీడియోసు ఈ కాకినాడ జిల్లాలో సమాచారం అనేది ఆన్లైన్లో వెబ్సైట్లో మనం చూడవచ్చు ఇంకా యూట్యూబ్ అనే యాప్ ద్వారా ఈ వీడియోలను మనం పర్యవేక్షించవచ్చు ఇంకా సోషల్ మీడియా కాకినాడ జిల్లాలో చాలామంది ప్రజలు సోషల్ మీడియా ఉపయోగిస్తూ ఉంటారు ఇది వార్తలకి మరియు సమాచారం పంచుకోవడానికి ఒక ప్రధాన మార్గంగా మనం మార్చింది ఈ మార్గాలు లేదా మూలాలు సమాచారాన్ని అందించటంలో ఒకదానితో ఒకటి కలిసుండేలాగా పని చేస్తూ ఉంటాయి టెలివిజన్ మరియు వార్తా పత్రికలూ ఎటువంటి సంప్రదాయ మీడియా వనరులు ప్రజలు స్థానిక వార్తలు మరియు సంఘటనల గురించి తెలుసుకోవడానికి ఒక మార్గాన్ని అందిస్తాయి ఇంకా ఆన్లైన్ వీడియోలు మరియు సోషల్ మీడియా వీడియోలు లాంటివి నూతన వీడియోలు ఈ సమాచారాన్ని ప్రజలకి అందజేయడానికి చాలా కృషి చేస్తాయి ఈ కాకినాడ జిల్లాలో అనేక ప్రధాన వార్తా పత్రికలూ ఉన్నాయి వీటిలో ప్రధానంగా మనం వాడేవి ఆంధ్రప్రభ ఇది చాలా పేరు మోసిన వార్తా పత్రిక ఇంకా ఇలాంటివి ఇంకొన్ని ఈనాడు సాక్షి వంటివి ఉంటాయి ఈ వార్తా పత్రికలు స్థానిక వార్తలు మరియు సంఘటనలను మనకి కవర్ చేసి చూపిస్తున్నాయి